ఫైజాన్ రెస్టారెంట్లో ఒక వంటకం అందుబాటులో ఉందా అని అడుగుతున్నాను ఆ రెస్టారెంట్లో ఒక స్పెషల్ బిర్యానీ ఆర్డర్ చేయాలనుకుంటున్నాను అది దొరుకుతుందా అని అడిగాను ఆ స్పెషల్ బిర్యానీ దొరుకుతుందా స్పెషల్ బిర్యానీ రెస్టారెంట్ పేరు ఫైజాన్ రెస్టారెంట్ అందులో ఆ స్పెషల్ బిర్యానీలో స్పైసెస్ తక్కువగా ఉండాలి టేస్టీగా ఉండాలి